నా దగ్గర ఒక పాత ఫోటో ఉంది అది నా ఫోటోయే నేనైతే తీయలేదు కానీ మా నాన్నగారు నా చిన్నప్పుడు నాకు ఒక ఫోటో తీశారు ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉండే అది నా చిన్నప్పుడు చాలా అంటే అది ఒక నాకు గుర్తింపు ఎందుకంటే అది నా చిన్నప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పి మా నాన్నగారు ఇష్టంతో నాకు ఆ ఫోటోను తీశారు అది నాకు చాలా సెంటిమెంట్ అలానే ఇప్పటి ఫొటోస్కి పాతకాలం ఫొటోస్కి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే అప్పటి ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్ చూసుకుంటే ఈ సిచ్యువేషన్లో ఫొటోస్ అనేవి చాలా హెచ్డితో కలర్ ఫుల్గా నీట్గా క్యామ్లో తీసుకుని ఏదో ఫోటో షూట్స్ ఇట్లా వెళ్ళి మంచి మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నాం అలాగే చాలా అప్డేట్ వర్షన్ అయితే అయ్యాం మనం సో అన్ని కూడా చాలా అప్డేట్ అయినాయి ఫొటోస్లో చాలా క్లారిటీతో ఉంటున్నాయి బ్లర్ లేకుండా నీట్గా హెచ్డి క్వాలిటీస్తో ఫొటోస్ అనేవి ఇప్పుడు తీసుకుంటున్నాం అప్పట్లో అయితే చాలా పాత ఫొటోస్ ఆ ఫొటోస్లో మనం చిన్ననాటి స్థానాన్ని గుర్తుచేస్తాయి అంటే పోరా పాతకాలం తనాన్నంతా గుర్తు చేసే తనం అందులో ఉంది అప్పటి ఫోటోల్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే తర ఇప్పటివైనా ఎప్పటివైనా ఇంకా రాబోయే ఫ్యూచర్లో మనకు అలాగే అనిపిస్తుంది అంటే మా నాన్న మేమున్న అప్పట్లో అయితే ఆ బ్ల్యాక్ అండ్ వైట్ ఫొటోస్ అయితే ఉండేవి ఆ ఫొటోస్లో మేము చూసుకుని అవి ఒక సెంటిమెంట్ ఫొటోస్ కింద మారింది ఆ ఫొటోస్ చూసినప్పుడల్లా నాకు